హాయ్ హెచ్ఆర్ టీం నమస్తే నా యజమాని విజ్ఞప్తి మేరకు ప్రయోజనాల ప్రక్రియ కోసం నా ఆధార్ కార్డు యొక్క స్కాన్ చేసిన కాపీని సమర్పించాల్సిన అవసరం ఏర్పడింది దయచేసి దీనికి సంబంధించిన సమర్పణ ప్రక్రియపై మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలరా అదే సమయంలో డిజిటల్ ఆధార్ను అధికారిక వెబ్సైట్ లేదా డిజిలాకర్ నుండి ఎలా డౌన్లోడ్ చేయాలో దయచేసి వివరంగా సూచనలు ఇవ్వండి మీ సమాధానాన్ని ఆశిస్తూ ధన్యవాదాలు